నేను వండటానికి అన్నిటికంటే ముందుగా వంట ఏది చేద్దాము అని అనుకుంటే అనుకునేదాన్ని ఇష్టమైన రక వంటకం ఏమిటో మీకు చెప్తాను నాకు ఇష్టమైన వంటకం బంగాళాదుంపతోను ఇంకా కోడిగుడ్డుతోను వండడం అంటే ఎంతో ఇష్టం అలాగే బంగాళదుంప కుర్మా అంటే నాకు చాలా ఇష్టం అలాగే కోడిగుడ్డు ఉక్కిరి ఇంకా ఫ్రైడ్ రైస్ చేసుకోవడం కూడా నాకు చాలా ఇష్టం దీనివల్ల నేను ఎంతో సులువుగా తక్కువ సమయంలో అయితే నేను వంటకాలు చేసుకుంటాను అయితే ఈ వంటకాలు చేసే సమయంలో నేను ఎంతో ఆనందంగా కూడా ఉంటాను నాకు ఇష్టమైన రకం ఈ కోడిగుడ్డు ఉక్కిరి ఇంకా బంగాళదుంప ఫ్రై నేను ఈ రెండు చేయడానికి ఎంతో ముందుకి వస్తాను కావలసిన వస్తువులన్నీ దగ్గర పెట్టుకొని తొందరగా వండుతాను నాకు ఇష్టమైన వంటకం ఇష్టపడటానికి వండుకునే వంటకం కూడా ఇదే ఇది నేను వండటానికి ఎంతో ఉత్సాహంగా ముందుకు వస్తాను